మా ప్రాంతంలో కళలు చేతి పనులు రంగం వారి కళలు చేతి పనులలో మేధో సంపత్తి కాపీరైట్ సమస్యల విషయంలో వ్యవహార శైలి చాలా డిఫరెంట్ చాలా వేరుగా ఉంటుంది ఎందుకంటే మా మా చేతి పనులు కాపీరైట్ లేనందువల్ల చేతిపనుల హస్త కళలలో కాపీరైట్స్ పాటించకపోవడం వల్ల సరైన చట్టాలు పాటించకపోవడం వల్ల లైసెన్స్లనేవి లేకపోవడం వల్ల ఎవరైతే చేతి వృత్తులలో పనిచేస్తున్నారో వారికందరికీ కూడా వి చేతి పనులలో వారి పేటెంట్ని వారు వారు పెట్టుకోలేక వారు వారి పేటెంట్ని సొంతం చేసుకోలేక ట్రేడ్ మార్కులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు ఎంతోమంది వాటిని హస్తకళలను కాపీ చేసి వారి ప్రోడక్ట్స్గా వారి యొక్క చేతి పనులుగా అమ్ముకునే పరిస్థితులు ఏర్పడినాయి ఇంతకుముందు మా మా ప్రాంతంలో బంజారా ప్రజలు వారి యొక్క అద్దాల కుట్లు కానీ లేదా చేతి కుట్లు కానీ నైపుణ్యంతో ఉండేవారు కానీ అది ఎంతోమంది కాపీ చేసుకుని ఇప్పుడు దాని విషయంలో వారు వారికి ఆ యొక్క ఆదాయం లేకుండా చేసేసారు అట్లాగే బుట్టలు అల్లడము అద్దకాలు చేయటము ఇట్లాంటివన్నీ కూడా మా ప్రాంతంలో ఎంతో ఇబ్బంది ఇబ్బందికరంగా తయారయింది చాలామంది చేతివృత్తి కళాకారులు ఈ రోజు కొలువులు లేక బాధపడుతున్నారు ఈ విధంగా మా ప్రాంతంలో సరియైన చట్టాలు లేక సరియైన లైసెన్స్లు లేక చదువులేని మా యొక్క పేద మా యొక్క వృత్తి ప వృత్తి నైపుణ్యం ఉన్నవాళ్ళు వాళ్ళ యొక్క పేటెంట్లని ఎలా చేసుకోవాలో ఎలా కాపీరైట్లని ఎలా చేసుకోవాలి అనేది తెలియక లోగోలను ఎట్లా చెయ్యాలో తెలియక వెనకబడిపోయి ఉన్నారు